చెప్పండి

రాత్రి నుంచి అంటే రాత్రి ఫుడ్ ఏం తిన్నావు అమ్మా పప్పన్నమే తిన్నావా సరే నీకు కళ్ళలోకి వేడి వస్తుంది అంటే ఐసు నీళ్ళు ఉంటాయి కదా ఐసు నీళ్ళతోని కండ్లు కడుక్కోవాలి ఆ వేడన్న వేడి అన్నది వెళ్ళిపోతుంది మళ్ళీ కొబ్బరిబొండం నీళ్ళు త్రాగాలి డోలో గోళీ వేసుకోవాలి గ్యాస్లు ఉంటే కూడా నొప్పులు చెప్పమ్మా గ్యాస్ వలన కూడా ఒళ్ళు నొప్పులు లేస్తాయి ఒక గ్యాస్ గోళీ మళ్ళీ అంటే డోలో గోళీ వేసుకో తగ్గకపోతే నువ్వు హాస్పిటల్కి వస్తుంది ఒకసారి వచ్చి చెకప్ చేయించుకో నీకు ఎప్పుడు వీలవుతుంది సరే సాయంత్రం వచ్చేయండి సెవన్ ఓ క్లాక్కి వచ్చేయండి సెవెన్ నుండి టెన్ వరకు ఎప్పుడు వచ్చినా పరవాలేదు సరే అమ్మ డోలో సిక్స్ వేసుకో